మా గ్రామంలో నిర్వహించబడే వ్యాపారాలు ఏమిటి అంటే ఇటుక బట్టీ వ్యాపారం ఇటుక బట్టీ వ్యాపారం వలన మా నాన్నగారు ఎంతో మంచి స్థాయికి ఎదిగారు ఆ వ్యాపారం మా నాన్నగారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వడ్డీ వ్యాపారం ఎక్కువగా చేస్తూ ఉంటారు మా గ్రామంలో వడ్డీ వ్యాపారం చేయడం వల్ల వాళ్లకి ఇక సగం డబ్బు మిగులుతుంది దాని ద్వారా వాళ్ళు ఎంతో పైకి ఎదిగారు అలాగే దుకాణంలో వ్యాపారం దుకాణంలో వ్యాపారం చేయడం వల్ల వాళ్లకు పక్క ఊరి నుంచి వచ్చి మా గ్రామంలో వస్తువులని పట్టుకొని వెళ్లేవారు ఆ వ్యాపారం చేయడం వల్ల వాళ్లకు కూడా ఎంతో కొంత మిగులుతుంది దాని ద్వారా వాళ్లు కూడా ఇ ఎంతో మంచి స్థాయికి ఎదిగారు ఇలాగా మా ఊళ్లో వ్యాపారాలు చాలామంది చేస్తూ ఉంటున్నారు